అవునండి డ్రైవింగ్ స్కూల్ మారుతి డ్రైవింగ్ స్కూల్ అండి చెప్పండి

మా దగ్గర థర్టీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది డ్రైవింగ్ ఫస్ట్ ఫోర్ డేస్ అనేది అంటే మా ఆఫీస్లోనే లైక్ ఇలా కంప్యూటర్లోనే చెప్తాము ఇన్స్ట్రక్షన్స్ రికార్డింగ్స్ అవన్నీ చెప్తాము తర్వాత వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ ఆన్ వెహికల్ డ్రైవింగ్ ఇప్పిస్తాము మ్యామ్ లేడీస్ నేర్చుకుంటారా జెంట్సా మీరే నేర్చుకుంటారా అయ్ మీన్ టూ ప్లస్ ఫోర్ కార్దే వస్తుందండి ఇప్పుడు టూ ప్లస్ ఫోర్ అనే అప్లై చేస్తాము అది కూడా మీది కంప్లీట్ అయిపోయాక అయ్ మీన్ థర్టీ డేస్ అయిపోతుంది కదా థర్టీ డేస్ అయిపోయాక మీకు ఒక డే ఇస్తాము ఒక డేట్ ఈ డేట్ రోజు మేము మీకు స్లాట్ బుక్ చేస్తాము బుక్ చేసి మీకు చెప్తాము మీరు ఆ డే రోజు మన ఆర్టీవోకి వెళ్తే మీరు అక్కడ డ్రైవింగ్ చేసి చూపిస్తే మీరెళ్ళ మీరు వెళ్ళే రోజు మీరు ఒక్కరే వెళ్ళడం కాదు మేము కూడా వస్తాము మా డ్రైవింగ్ స్కూల్ నుంచి వచ్చి మేము మీతోనే ఉంటాము డ్రైవింగ్ చేయించాక మిమ్మల్ని పంపిస్తాము మళ్ళీ లైసెన్సు మాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు వచ్చింది అన్నట్టుగా కార్డు ఆ ఆ ఇన్ఫర్మేషన్ రావడంతోనే మేము మీకు మళ్ళీ చెప్తాము వచ్చింది మీ కార్డు తీసుకెళ్ళొచ్చు లైసెన్స్ కార్డు లాస్ట్ డే అయిపోయి డ్రైవింగ్ మొత్తం థర్టీ డేస్ అయిపోయాకే మేమే ఇంకేమన్నా ఎక్స్ట్రా పడుతుందా థర్టీ డేస్కి కంప్లీట్ అయిపోయిందా ఇంకేమన్నా ఎక్కువ డేస్ పట్టుద్దా అనేది మీ డ్రైవింగ్ అది మీ దగ్గర ఉంటుంది కదా మీరు నేర్చుకునే దాన్ని పైన ఉంటుంది మీ డ్రైవింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయ్యింది అన్నట్టు మాకు అనిపించగానే మీము మీకు చెప్తాము ఇలా ఏ రోజు మీకు స్లాట్ బుక్ చేస్తున్నాము లైసెన్స్ కోసం అనేది చెప్తాము అలా అంటే మీరు ఏదైనా ఒక అంటే మీరు వన్ అవర్ నేర్చుకుంటారా టూ అవర్స్ నేర్చుకుంటారా అనేది మీ బట్టి మీరు ఇక్కడికి అయితే రండి వచ్చాక ఏ టైంలో మా వెహికల్ ఉంటుందో మీకు చెప్తాము మీకు లేడీస్ కావాలా నేర్పించడానికి జెంట్స్ కావాలా అవి అన్నీ మనం ఇక్కడ మీరు ఆఫీస్ దగ్గరికి వచ్చారంటే మాట్లాడుకోవచ్చు ఓకే రండి